నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదేవిధంగా మన పరిస్థితి బాగలేనప్పుడు మన మూడ్ బాగలేనప్పుడు పుస్తకాలను చదవాలని అనిపిస్తుంది అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పుస్తకాలను తీసుకుని వెళ్తాను అదేవిధంగా నాకు వింటర్ సీజన్ అంటే చాలా ఇష్టం అప్పుడు ఎక్కువగా బుక్కులు చదవాలని అనిపిస్తుంది ఆ వాతావరణం బట్టి ఇంకా చదవాలి అని అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ఆ క్లైమేట్ ఆ వాతావరణం అనేది చాలా బాగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఏదైనా పుస్తకం నచ్చితే ఖచ్చితంగా కొనుక్కుంటాను కొనుక్కొని దానిలో ఏముందో తెలుసుకోవాలని ఆత్రుత ఇంకా ఎక్కువ సందేశాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో ఉంటుంది ఏ నగరానికి వెళ్ళినా కూడా నేను ఇప్పటికైనా పుస్తకాలను తీసుకొని వెళ్తాను అక్కడ చదువుకుంటాను నాకు బోరు కొట్టినప్పుడల్లా చదువుకుంటాను